గ్రామీణ ప్రాంతాల్లో బాలికలు తమ విద్యను కొనసాగించడంలో అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నారు ప్రధానంగా ఆర్థిక సమస్యలు సామాజిక నియమాలు తక్కువ సంఖ్యలో ఉన్న విద్యా సంస్థలు రవాణా సౌకర్యాలు వంటి అంశాలు బాలికల విద్యను ప్రభావితం చేస్తున్నాయి అనేక కుటుంబాలు బాలికల చదువుకు ప్రాధాన్యత ఇవ్వకుండా చిన్న వయసులో ఇంటి పనులు వివా వివాహం వంటి బాధ్యతలను మోపడం వల్ల వారు తమ విద్యను మధ్యలోనే ఆపయాల్సి వస్తుంది అదనంగా మహిళల విద్యకు వ్యతిరేకంగా ఉన్న మనస్తత్వం కూడా పెద్ద సమస్యగా ఉంది ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం బేటి బచావో బేటి పడావో వంటి కార్యక్రమ కార్యక్రమాలను ప్రవేశపెట్టింది ఈ కార్యక్రమం బాలికల విద్యకు ప్రోత్సాహం ఇచ్చి వారి హక్కులను రక్షించేందుకు దోహోదపడుతుంది ప్రభుత్వ పథకాలు స్కాలర్షిప్లు ఉచిత విద్యా సరఫరాలు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నత విద్యా సంస్థల అభివృద్ధి వంటి చర్యల ద్వారా బాలికల చదువును ప్రోత్సహిస్తున్నాయి ఈ కార్యక్రమ కార్యక్రమాల వల్ల గ్రామీణ భారతదేశంలో బాలికల విద్యలో మెల్లగా మార్పులు వస్తున్నాయి కానీ ఇంకా పూర్తి స్థాయిలో విజయాన్ని సాధించాలంటే ప్రజల్లో అవగాహన పెరగడం బాలికల చదువును ప్రాధాన్యత చూడడం ఎంతో అవసరం